భవిష్యత్తులో తెలుగు భాషను ఎలా ప్రచారం చేస్తే సంరక్షించుకుందాం అనుకుంటున్నారు ఈ కింది చెప్పబోయే అంశాల ద్వారా మనం తెలుసుకుందాం మొదటిగా మనం తెలుగు భాషను వివిధ విద్యా రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే తెలుగు భాష నసించిపోకుండా ఉండడానికి మాట్లడడానికి సులభతరంగా ఉండడం కోసం తెలుగు భాషను ప్రతీ విద్యా విధానంలో ప్రాధాన్యత చెయ్యాలి ఈ భాషను ముఖ్యంగా ప్రాథమిక భాషగా బోధించటం ద్వారా పిల్లలు తర్వాత తరం వాళ్ళు కూడా ఆ భాషను మర్చిపోకుండా ఉండటానికి సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే చిన్నప్పటినుండే చదువుకోవడానికి వీలుగాను నేర్చుకోవడానికి వీలు వీలుగాను తెలుగు భాషను విద్యావిధానంలో ఉపయోగించగలిగినట్లయితే తెలుగు భాషను రాబోయే తరాలు వారు కూడా నేర్చుకుంటూ మాట్లాడగలుగుతూ ఉండేటట్టు దాని ఆ భాష పై వారికి అవగాహన మెరుగుపరుస్తూ ఉండడం ద్వారా ఈ విధంగా మనము మన దేశభాషను తెలుగు భాషను వారి ప్రేమను వారి మీద వారి జనాలలో తెలుగు భాష పై ప్రేమను పెంచుతుంది అలాగే తెలుగు భాషలో సాహిత్యాన్ని సినిమాలలోని టెలివిజన్ కార్యక్రమాలలోని మనము వీటిపై మీడియా కంటెట్ను ఉత్పత్తి చేయగలిగితే తెలుగు భాషలోని సాహిత్యాన్ని ఇందులోని గొప్పతనాన్ని పిల్లలకు కూర్చోపెట్టి నేర్పగలిగినా అందులో మాధుర్యాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పడం ద్వారా మనము ప్రజలు తెలుగు భాషను ఆస్వాదించడానికి వీలుగా ఉంటుంది అలాగే వారికి అర్థమయ్యే రీతిలో సృజనాత్మకంగా కంటెంట్ను క్రియేట్ అందించ క్రియేట్ చేసి అందించడం ద్వారా తెలుగు భాషను భవిష్యత్తులో మంచి భాషగా ప్రాచుర్యం చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చెయ్యాలి ఇలా చేయటం ద్వారా మన తెలుగు భాష అనేక సంస్థల్లోనూ స్వచ్ఛంద సంస్థల్లోనూ మాట్లాడే విధంగా చేయగలిగితే అలాగే ఆ భాష పై అవగాహన పెంచడానికి వివిధ దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ తెలుగు భాషను మనం బాగా ప్రాచుర్యం చేసి అంతరించిపోకుండా కాపాడుకోవచ్చు అలాగే ఈ చర్యలన్నీ తీసుకోవడం ద్వారా తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు అందించి మన భాషను మనం కాపాడుకోవచ్చు ఇంకా అదనంగా మనం ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తెలుగు భాషను కంప్యూటర్లలో అందించడం అలాగే ప్రతీ దాన్ని తెలుగు భాషలో తర్జుమా చేయటం పుస్తకాలను కథలను తెలుగులో ప్రాచుర్యం పొందేటట్టు చేయటం అలాగే తెలు అన్నీ తెలుగు భాషలో అందుబాటులో ఉండేటట్టు తెలుగు భాషను కొత్త మార్గాలలో అనుభవించేటట్టు మనం చేయగలిగితే తెలుగు భాషను సంరక్షించుకోవచ్చు అలాగే తెలుగు భాషపై ఎవరైనా పరిశోధనను చేయ చేసిన అలాగే దానిపై ఎవరైనా ప్రాచుర్యం చేయటానికి చూసిన దానికి ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా దానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ మన తెలుగు భాష యొక్క చరిత్రను నిర్మాణాన్ని అనేకులకు తెలియజేయగలిగేటట్టు అవగాహన పెంచితే మనము మన భాషను మెరుగుపరుచుకోవచ్చు అలాగే తెలుగు భాషను ఉపయోగించడానికి ప్రతి ఒక్కరం ప్రోత్సహించడం అలాగే మన ఇంట్లో కూడా తెలుగు భాషను మాట్లాడుకుంటాం మన పిల్లలకి నేర్పించడం చిన్నప్పుడు నుండే తెలుగు భాషలో ముఖ్యంగా వారిని మాట్లాడిస్తూ రాయిస్తూ ఉండడం ద్వారా పక్కన వారికి తరచూ తెలుగు భాష గురించి చెప్పటం ద్వారా ఈ చర్యలన్నీ తీసుకోవడం ద్వారా తెలుగు భాషను ఒక సజీవమైన మరియు శక్తివంతమైన భాషగా మనం ఉంచి మన తెలుగు భాషను కాపాడుకోవడంలో ఈ విధంగా మనం మన భాషను సంరక్షించుకోవచ్చు